ఉదయాన్నే లేవంగానే మనము చాలా ప్రశాంతంగా ఉంటాము అప్పుడే మనకి బయటకి ఎక్కడికి వెళ్లాలని అనిపిస్తుంది పర్వతాల దిక్కు అడవులల్లో దిక్కు బీచ్లల్లో ఓ దిక్కు మనకి ఎంతో ఇష్టం అలాంటి వాటిల్లో నాకు మంచు అంటే చాలా ఇష్టం అలాంటి మంచుల్లో తిరగాలంటే ఎంతో ఇష్టం అలాగే మిత్రులతో మా నాన్న వాళ్లతో వాళ్లతో ఆడుతూ ఆ పర్వతాల్లో ఉండే మంచుతో వాళ్ళని కొడుతూ దాటి వాటితో ఆడుతూ చాలా ఎంతో సంతోషంగా కరమైన ఇస్తుంది అలాగే సాయంకాలం కాగానే సూర్యోదయం వస్తుంది సూర్యోదయమిస్తుంది ఆ సూర్యుడు అస్తమించినప్పుడు ఎంతో చల్లగా బ్యూటిఫుల్ నేచర్ మనకి కనిపిస్తుంది అలాంటి నేచర్ మనం ఎక్కడికి వెళ్లినా రాదు సో అలాంటి నేచర్ని చూడాలంటే మీరు కొండలల్లో వెళ్లి చా చూస్తూ చాలా ఆనందిస్తారు అడవులల్లో కూడ చాలా ఇష్టం అడవులు ఎందుకు ఇష్టం అంటే మనం ఎన్నో రకాలైనా చెట్లను ఫ్రూట్స్లను చూస్తూ పూవులను చూస్తూ ఉంటాము అలాంటి పూలను మనము తాకినప్పుడు అలాంటి దగ్గరకి వెళ్లినప్పుడు మనకి ఎందుకో ఒక తెలియని ఆశ్చర్యమైన ఆనందాన్ని ఇస్తుంది ఎందుకంటే అలాంటి ట్రీలల్లో కూడ అలాంటి అడవులల్లో అలాంటివి ఉంటాయని మనకొకటి మనము గ్రహిస్తాము వాటి గురించి అవును ఇలాగా ఉంటుందా అనేసి సో వాటి గురించి మనము ఇంకా చెప్పాలంటే అడవులల్లో ఇంకా జంతువులుంటాయి అలాంటి జంతువులు సింహాన్ని పులిని చిరుతని జింకని జీబ్రాని ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంకా చాలా ఆనందం అనిపిస్తుంది అందులో ఇంకా ఎలిఫెంట్ని చూస్తే ఇంకా కోతులను ఎన్నో ఉంటాయి ఇలాంటియి మనము మాట్లాడుకుని వెళ్తే అలాంటిది మనకి ఎందుకో చాలా ఇష్టం అడవులల్లో వెళ్లినప్పుడు కూడ అలాంటి ఫ్రీనెస్ మనకి ఎక్కడా ఉండదు చాలా సైలెంట్గా ఉంటుంది అలాంటి సైలెంట్నెస్ మనము వెళ్తే అక్కడ సిటీలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నప్పుడు చాలా తేడా మనకి తెలుస్తుంది అలాంటప్పుడే మనకు అడవులల్లో ఉండాలి అనిపిస్తుంది అలాగే బీచ్లో బీచుల్లో వెళ్లినప్పుడు మనకి ఆ వాటర్ సౌండ్ ఆ నీరు వాటర్ సౌండే మనకి ఎంతో ఆనందం ఇస్తుంది ఎంతో పీస్ మన మైండ్ అంతా క్లీన్గా ఉంటుంది సో అలాంటప్పుడే సూర్యో సూర్యోదయం కూడా పొద్దుకాల మార్నింగ్ ఫోర్ కాగానే మనము బీచ్లల్లోకి వెళ్తే అలాంటి వ్యూ మనం ఎప్పుడూ చూడలేము అలాంటి వ్యూ మనకి ఎప్పుడు దొరకదు ఎందుకంటే పొద్దు పొద్దుకాలే వెళ్లినప్పుడే మనము అలాంటి వ్యూని మనము చూస్తూ మనం చాలా ఆనంద కరిస్తాము అలాగే ఇష్టమైనది మనకి దక్కుతుంది అని మనము అప్పుడు అనుకుంటాము దట్టమైన అడవులు దట్టమైన అడవులల్లో మనము ఎప్పుడూ ప్రయాణించినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పులులు సింహాలు తిరిగే వాటిల్లో మనము తిరుగుతున్నామంటే చాలా డెంజర్ అది సో వాటిలల్లో చూసుకుంటూ సంతోషంగా ఉండాలి వాటిని షికా వాటితో షికారు చేయకుండా వాటితో ఆనందంగా మాట్లాడుతూ దూరం నుంచి ఫోటోలు తీస్తూ చాలా సంతోషంగా ఉండాలి ఇది మనకు ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా ఉంటుంది